నేను పని చేస్తున్న చాలా సంస్థల నుంచి నేను ఫామ్ సిక్స్టీన్ నాకు ఇచ్చారు వాళ్ళు దాన్ని ఎలా అప్లై చేయాలి దాని వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అనేది నాకు అసలు ఏమి అర్ధం కావట్లేదు అది చాలా చాలా కన్ఫ్యూజన్గా ఉంది ఈ విషయంలో నాకు ఎవరన్నా సహాయం చేయాలి అంటే దయచేసి నాకు చేయగలరని నేను కోరతున్నాను ఎందుకంటే అప్లై చేయడంలో చాలా చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాయి అందులో దాని వల్ల ప్రయోజనాలు ఏంటో నాకు అర్థం కావట్లేదు అసలు ఎలా దాని మొత్తం కలిపి ఎలా పొందగలనో ఎంత వరకు నేను మినహాయింపు పొందగలనో ఎంత వరకు నాకు రిటర్న్స్ వస్తాయి అనేది నాకు ఏమి అర్థం కావట్లేదు అసలు ఈ విషయంలో నాకు దయచేసి ఎవరైనా సహాయం చేయగలరు మీరు నాకు ఈ విషయం అసలు అసలు అర్ధం కావట్లేదు చాలా కన్ఫ్యూజన్గా ఉంది అసలు ఏమి అప్లై చేయాలి అసలు ఫార్మ్ సిక్స్టీన్లో వచ్చే ప్రయోజనాలు ఏంటి ఫామ్ సిక్స్టీన్ అసలు ఎలా ఇంటిగ్రేట్ చేయాలి దాన్ని ఎలా మొత్తం కలిపి నేను అప్లై చేయాలి ఎంత వరకు లిమిట్స్ ఉంటాయి ఎంత వరకి నేను ఎక్సిడ్ అయ్యాను లేదంటే ఎంత వరకు నేను ప్రయోజనం బెనిఫిట్ పొందగలను అనేది దయచేసి ఎవరన్నా నాకు చెప్పగలరని నేను కోరుతున్నాను